హలో హలో అవును చెప్పండి సార్ అవునా సార్ ఏ ఇయర్లో కొన్నారు మీదెక్కడండి

ఓకే బట్ మీ హెచ్ ఆఫీస్ ఎక్కడ మీ కరక్ట్ లొకేషన్ ఎక్కడ సార్ ఓకే లేదు సార్ మాది హోమ్ డెలివరీ లేదు సార్ మీరే రావాలి స్పెసిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఇన్సురే అంటే మీరు కట్టిల్లా సార్ ఇన్సూరెన్స్ లాంటివి ఏవన్నా ఓన్లీ ఓన్లీ మీకు సార్ సార్ నేను చెప్పేది ఇనండి ఓన్లీ మీకు ఓన్లీ మీకు రిపేర్ ఛార్జ్ ఒక్కటే పడుతుంది సార్ అంతా ఫ్రీయే ఉంటుంది వారంటీనే కాబట్టి నేను టైం చెప్తా సార్ మేము రేపు రేపు టువల్ ఓ క్లాక్కి రండి సార్ క్లోజింగ్ సిక్స్

ఓకే సార్ రేపు రాండి సార్ త్యాంక్ యూ